యాభై రెండు వేలు పదమూడు వందలు నాలుగు లక్షల నలభై ఐదు వేల నలభై తొమ్మిది ఐదు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు